హలో కండక్టర్ గారు హలో కండక్టర్ గారు ఇప్పుడు మేము తిరుపతి వెళ్ళాలి ఐదు మొత్తం మేము ఐదు మంది ఉన్నాము ఐదు టికెట్లు ఇవ్వండి పరవాలేదు అండి ఇచ్చేసేయండి అలా అలాగే అండి ఇచ్చేసేయండి కండక్టర్ గారు ఇప్పుడు ఇక్కడి నుండి తిరుపతికి వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది అండి అవునా అలాగే అండి కండక్టర్ గారు ఇప్పుడు అక్కడ మేము తిరుపతిలో దిగిన తరువాత అక్కడ మాకు క్రింద కాస్త సమయము గడపడానికి ఏమైనా తాళాలు దొరుకుతాయా అండి

అలాగా అండి కండక్టర్ గారు ఇప్పుడు క్రింద మనము దర్శనం చేసుకోవడానికి క్రింద క్రింద టికెట్లు దొరుకుతాయని చెప్పారు అవి మీకు ఏమైనా తెలుసా అండి ఎక్కడ దొరుకుతాయో అలాగా అండి అలాగా అండి కండక్టర్ గారు మా బావగారు కూడా వస్తాను అన్నారు కాకపోతే వాళ్ళు ఇంకా బయలుదేరలేదు ఇప్పుడు వాళ్ళు ఇవాళ సాయంత్రం వేళ వస్తారు ఇప్పుడు మనము మేము ఇప్పుడు ఎక్కడైతే మేము బస్సు ఎక్కామో అక్కడికి ఇంకో బస్సు ఏ ఏ సమయంలో వస్తుంది అండి అలాగా అండి అలాగైతే ఏం పర్లేదు లేండి అలాగే అండి థ్యాంక్స్ కృతజ్ఞతలు అండి చాలా